గుడ్ మార్నింగ్ అండి అవును మ్యాడమ్ రాజేంద్ర మ్యాడమ్ నా పేరు అదే జాబ్కి అప్లై చేశానండి ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ అయితే మ్యాడమ్ ఇది ఏం పట్టరావలి మ్యాడమ్ సర్టిఫికేట్స్ ఏమన్నా పట్టుకురావాలా అండి మ్యాడమ్ నేను డేటా ఎంట్రీ ఆపరేటర్గా చేశాను మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే అండి డిగ్రీ జిరాక్స్ సరిపోతుందా మ్యాడమ్ ఒరిజినలే పట్టుకురావాలా అండి ఓకే మ్యాడమ్ మ్యాడమ్ ఏ టైమ్కి మ్యాడమ్ ఏ టైమ్కి అటెండ్ అవ్వాలి మ్యాడమ్ ఇంటర్వ్యూకి ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఇది స్లాట్ నెంబర్ గట్రా ఏమన్నా ఉంటాయా మ్యాడమ్ ఇది నా నెంబర్ గట్రా ఏమన్నా నా సీరియల్ నెంబర్ గట్రా ఏమన్నా ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ త్యాంక్ యూ మ్యాడమ్